జీవితంలో నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు ఇక్కడ పంచుతున్నాను ఇవి నా అభిప్రాయాన్ని బట్టి బోధి ఉంటాయి అభిప్రాయాలను బోధిస్తాయి జీవితంలో అందరికీ ఆత్మవికాసం ఉండాలి ఆత్మ అభివృద్ధికి మార్గాలను ఉద్దేశించే ప్రబంధాలను చదవం చదవ చదవండి ప్రాణాయమాలు యోగాబ్యాసం చేయండి మరియు మెడిటేషన్ పద్ధతులు అనుసరించండి చింతన నిజమైన సంగతులు చదవడం సహకారంగా చింతించడం స్వీకరించడం చింతన కౌషలాలను అభ్యసించండి ప్రయోగ పతాలు నేర్ నే నేరాన్ని ప్రయత్నించడం తప్పక ప్రయత్నించడం మార్గమును అభ్యసించడం ప్రయోగ పతాలు ఆర్థిక యోజనాలు ఆర్థిక యోజనాలను అభ్యసించండి సేవా పనులకు పాఠాలు అనువర్తించ అనువర్తించడం అవసరం ఆరోగ్య పతాలు సామాజిక ఆరోగ్య ఉత్తమం జీవించడానికి ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్య సంరక్షణ పద్ధతులను అభ్యసించండి సమాజ సంఘాలు స్నేహితులతో మరియు కుటుంబాలతో బెంచ్ మార్క్ చేయడానికి సమాజ సంఘాలు అనుసరించండి కౌషల అభ్యసించడం శిక్షణ పూర్వక అభ్యాసాన మరియు నేరాన్ని నేరె నే చేసేందుకు కౌషలాన్నీ అభ్యసించడం సాహిత్య పఠనం ఉత్తమ సాహిత్యాన్ని చదవండి సాహిత్యం చాలా ముఖ్యం సాహిత్యం చదవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపడవచ్చు సామాజిక సేవ సమాజంలో చాలా అవకాశాలు నీడికి నిర్వహించడానికి సమయం కేటీగా కలిగించండి సంస్కృతిక చినుకులు భాష సంస్కృతి చరిత్ర సామర్ధ్యాలను వికసించడానికి సాంస్కృతిక చినుకులు అభ్యసించండి ఇవన్నీ మనకు చాలా ముఖ్యం మనకు బయట ప్రపంచం తెలుసుకోవటానికి విలువ తెలుసుకోవటానికి సాంస్కృతిక చినుకులు చాలా ముఖ్యం ఈ పాఠాలు మీ జీవితాన్ని సుఖకరమైనదిగా ఆరోగ్యశీలమయినదిగా సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా భావించుకోవడంలో సహాయపడతాయి